నేను మీ ట్రావెల్ ఏజెన్సీ వద్ద ఒక ట్యాక్సీని రెండు రోజుల క్రితం బుక్ చేసుకోడం జరిగింది అందుకుగానీ నేను కొంచం అడ్వాన్సులు కూడా చెల్లించాను అయితే కొంచం మాకు కుటుంబ సభ్యుల్లో నా ఒకరికి అనారోగ్యం కారణం చేత మేము ఈ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాము కాబట్టి మీరు మేము చెల్లించిన అడ్వాన్స్ని తిరిగిస్తారని తిరిగి ఇవ్వాలని మేము కోరడానికని చెప్పేసి మిమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది ఎందుకంటే కొన్ని కారణాల చేత మేము వెళ్లలేకపోతున్నాము కాబట్టి మీరు మాకు మా అకౌంట్కి మాకు మా నగదుని వాపసు చేయమని అడగడానికి మిమ్మల్ని సంప్రదించాము మీరు ఏ మీరు మాకు పేటిఎమ్ లేదా జిపే ద్వారా కూడా మాకు డబ్బులు తిరిగివ్వచ్చు అది మీకు మా అకౌంట్ డీటెయిల్స్ అనేవి మీకు అందజేస్తాను మాకు వీలైనంత తొందరగా మా డబ్బుని మా అకౌంట్కి పంపిస్తారని పంపించాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ విధంగా మీకు అసౌకర్యం కలిగించినందుకు మమల్ని కొంచం ఏమనుకోరని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాము